నేను వెరైటీ వెరైటీస్ ఆనేవి ట్రై చేస్తూ ఉంటానన్నమాట అంటే ఏదైనా ఇప్పుడు నేను ఎక్కడైనా ఒకటి చూసాను అంటే ఇది ఎలా కుక్ చేస్తారో ఏంటి ఇది ఎలా ఇది ఎలా వండాలి లేకపోతే దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతారు అవి ఏంటి అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా వెళుతున్నాను అన్నమాట నేను ఫస్ట్ అలా ఇంట్రెస్టింగ్ గా వెళ్లి ట్రై చేసేదేదంటే చిల్లి చికెన్ అన్నమాట నేను అలా ట్రై చేశాను అది ఫస్ట్ ఆ ఫస్ట్ టైమ్ ఏ నాకు చాలా బాగా కుదిరింది అది చాలా మంచిగా వచ్చింది చాలా ఈజీ గా చేసుకోవాల్సిందేంటంటే బిర్యానీ అనేది మనం చాలా ఈజీ గా చేసుకోవచ్చు అందరూ బాబోయ్ బిర్యాని కష్టమని అంటారు కానీ బిర్యానీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అలాగే ఈజీ గా ఇంకా త్వరగా అయిపోయిందేదంటే ఉప్మా ఉప్మా అనేది చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి నాకు ఉప్మా అనేది ఎక్కువ నేను ఫాస్ట్ గా ఏదన్న నేను ఎక్కడికైనా పనికి వెళ్ళాలి ఏదైనా చెయ్యాలి అని అంటే నేను ఫాస్ట్ గా అది చేసేస్తుంటానన్నమాట ఎక్కువ కష్టమైనది ఏంటంటే కర్రీస్ అనేది వండడం అన్నమాట నాకు చాలా కష్టం అది లేకపోతే చాలా అంటే ఇటాలియన్ ఫుడ్స్ లో అంటే ఏమైనా వండినా సరే అవి నాకు చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట వండడానికి సో అది ఒక్కటి నేను చాలా కష్టపడుతున్నాను నేను ఇటాలియన్ ఫుడ్స్ వండడానికి అవి తర్వాత నేను బాగా కష్టపడేది ఏంటి అనంటే వంటల్లో బిర్యాని అన్నమాట బిర్యానీ అది నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అది నేను చాలా కష్టపడ్డాను బిర్యాని వండడానికి తర్వాత తర్వాత ఈజీ అనిపించింది నాకు బిర్యానీ వండుకోవడం అనేది చాలా ఇష్టంగా వండుకొని ఉండేదాన్ని నేను బిర్యాని కష్టమైనవి అంటే పెద్దగా ఏమీ లేవు అని చాలా ఈజీ గా అయిపోతూ ఉంటాయి లెంతి ప్రాసెస్ ఏమన్నా ఉన్నాయి అననంటే ఫ్రైడ్ రైస్ చేయడం అన్నమాట ఎందుకంటే అది రైస్ పెట్టి తర్వాత వెజిటేబుల్స్ కలెక్ట్ చేసుకుని తర్వాత ఎగ్ ఒకవేళ చికెన్ అది చికెన్ ఫ్రై చేసుకుని అలాంటివి చేయాలి సో అలాంటి ఫైడ్ రైస్ ల కట్ట ఏమన్నా చేయాలి అనంటే నాకు చాలా అది ఎక్కువ వర్క్ అనేది నాకు అనిపిస్తుంటాదన్నమాట సో చికెన్ ఫ్రైడ్ రైస్ అలా అన్నమాట